యా అన్న చెప్పండి ఎవరు అవునవును అవునండి చెప్పండి చెప్పు బాబు ఓకే ఓకే

ఓకే ఓకే ఇంకా మోషన్స్ లాంటివి గానీ వాంటింగ్స్ లాంటివి కానీ కోల్డ్ అట్లేమన్నా ఉన్నాయా అమ్మ ఓకే డైలీ డైలీ ఎన్ని టైమ్స్ అవుతున్నయి ఓకే సో త్రీ ఫోర్ డే అంటే ఇక్కడ బయట ఫుడ్ గానీ అట్లా ఏమన్నా తిన్నారా ఓకే

ఓకే సో ఏం లేదమ్మా ఇప్పుడు అది మీరు త్రీ ఫోర్ డేస్ అంటే మళ్ళీ టాబ్లెట్ ఏమన్నా వేసుకున్నారా మీరు ఓకే సో బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి అమ్మ మీరు ఫస్ట్ ఏంటంటే క క్లినిక్ ఎక్కడ మీరు హాస్పిటల్ ఏది చూపించుకోలేదు కదా ఇట్లా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు తొందరగా ఒకసారి చూపించుకోవాలి తగ్గడము రావడము పోతుంది అంటే ఒకసారి చూపించుకుంటే బెటర్ సో ఏం పర్లేదు ఫస్ట్ ఏంటిదంటే మీరు కొన్ని మెడిసిన్స్ చెప్తాను ఆ మెడిసిన్స్ తీసుకోండి అట్లనే మీకు మోషన్స్ తగ్గడానికి నేను ప్రిస్క్రిప్షన్ నాకు ఒకసారి మీరు మెసేజ్ చేయండి ప్రిస్క్రిప్షన్ అనేది నేను మీకు పంపిస్తాను సో బీపీ చెకింగ్ ప్లస్ ఓఆర్ఎస్ తాగండి ఓఆర్ఎస్ పౌడర్ ఉంటుంది ఓఆర్ఎస్ పౌడరు అండ్ డైలీ టూ టైమ్స్ వేసుకోవాలి మార్నింగ్ అండ్ నైట్ అట్లా ఫైవ్ డేస్ మీరు వాడిన తర్వాత కంప్లీట్ బయట ఫుడ్ అయితే నాన్ మానేసేయండి ఎక్కువ హాట్ వాటరే తాగండి హాట్ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఇంకా కోల్డ్ వాటర్ అట్లాంటివి ఏం లేదు బయట ఫుడ్ మాత్రం అలౌ అలౌ చేయకండి ఇట్లా జస్ట్ నార్మల్గా ఇంట్లో చేసింది మాత్రమే ఆయిల్ ఫుడ్ నాన్ వెజ్ కాకుండా నార్మల్గా ఇడ్లీ రైస్ అట్లా అట్లనే కొన్ని రోజులు తినండి హాస్పిటల్కి ఒకవేళ వస్తా అంటే రండమ్మ యా నా హాస్పిటల్ మాత్రం నేను అది ఇప్పుడు నేను ఈవెనింగ్ ఫైవ్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటానమ్మా ఎయిట్ వరకు ఉంటాను నైట్ యా నైట్ ఎయిట్ వరకుంటాను పర్లేదమ్మా అట్లొస్తే మీకు బీపీ చెక్ చేయడము అట్లాంటివి కూడా చేయొచ్చు మీకు ఒకవేళ ఉంది అంటే వైరల్ ఫీవర్ కన్ఫార్మ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఓకే అమ్మ